అవును సార్ నేను చాలాసార్లు మా స్నేహితులలో స్నేహితులతో కలిసి వేరే ప్రదేశంలో అక్కడ ప్రసిద్ధమైన ఆహారాన్ని ట్రై చేయడానికి వెళ్ళాను అక్కడ చాలా చోట్లలో చాలా ఒక్కొక్కటి ఆహారం ఒక్కొక్కటి ఐటెం వేరువేరుగా ఉంటుంది చాలా బాగుంటుంది అది ఇంకా చాలా ఉన్నాయి అలా నేను మా స్నేహితులతో అయితే ఇక్కడ మా హైదరాబాదులో ఉన్న చాయ్ తాగడానికి అయితే నేను అక్కడికి వెళ్తాను అక్కడ చాయ్ చాలా బాగుంటుంది అందరు వస్తారు ఎక్కడెక్కడ నుంచో వస్తారు చాలామంది ఇంకా బిర్యానీ తినాలి అంటే చార్మినార్కు వెళ్తాను అక్కడ కూడా చాలా బాగుంటుంది బిర్యానీ ఇంకా అక్కడి కూడా ఎక్కడెక్కడ నుంచో వస్తారు హైదరాబాద్లో ఇంకొకటి ఇంకా ఏదన్నా తినాలనుకుంటే మన సిటీ కాలేజ్ దగ్గర ఉన్న షాప్లు ఉంటాయి అక్కడ ఆడ కూడా చాలా బాగుంటాయి అన్నీ తినడానికి ఇంకా అక్కడ స్వీట్స్ కూడా దొరుకుతాయి చార్మినార్ దగ్గర అన్నీ ఉంటాయి బాగుంటాయి అక్కడ ఇంకోటి ఎప్పుడన్నా పొద్దున పూట బయటికు వెళ్ళాలంటే మేము అందరం కలిసి పొద్దున కూడా తినడానికి వెళ్తాం అక్కడ ఇక్కడ మార్నింగ్ టిఫిన్స్ అని చెప్పి కొత్తగా ఓపెన్ చేస్తారు చాలా ఉంటాయి ఇది మా ఊళ్ళో ఉన్న ఫేమస్ ఇది ఇప్పుడు యూత్ అంతా దీనికి అట్రాక్ట్ అవుతున్నారు మార్నింగ్ టిఫిన్స్ అనేది అది ట్రెండ్గా అయిపోయింది ఇంకొకటి నాన్ వెజ్ టిఫిన్స్ అని చెప్పి చాలా ఉన్నాయి అక్కడ ఇంకా నేను ఎప్పుడు ఎక్కువగా వెళ్ళేది అంటే ఛాయ్ తాగడానికి నీలా హోర్కి మా ఇంటి నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అది అక్కడ ఛాయ్ తాగడానికి చాలామంది వస్తారు ఛాయే అన్నీ చోట్ల దొరుకుతుంది కానీ అక్కడ కొంచెం చాలామంది వస్తారు ఎందుకంటే అక్కడ చాలా బాగుంటుంది ఛాయ్ కొంచెం అందరికంటే వేరుగా ఉంటుంది అది అందుకే అందఋ వస్తారు ఇంకా అక్కడ ఇంతకుముందు చాలా తక్కువ రేటుగా ఉండేది ఇప్పుడు అందరు వస్తున్నారు తెలుసుకుని వస్తున్నారు కాబట్టి రేటు పెంచేసారు మొత్తం